కాకినాడ జిల్లాలో ప్రధాన సహజ వనరులు ఏంటంటే నీరు అడువులు ఇంకా ఖనిజాలు జిల్లాలోని ఏలేరు నది ఉప్పుటేరు నది రామచంద్రాపురం నది కోనసీమ నది వంటి అనేక నదులు ఉన్నాయి ఈ నదులు జిల్లాలోని ప్రజలకు తాగునీటిని ఇంకా ముఖ్యమైన రవాణా కోసం ముఖ్యమైన వనరులుగా ఉపయోగపడుతుంది కాకినాడ జిల్లాలోని కొండలు ఇంకా కొండ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు అడవులతో కప్పబడి ఉన్నాయి ఈ అడవులు జిల్లాలోని వాతావరణాన్ని నియంత్రించడంలో ఇంకా జీవన వైవిధ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి కాకినాడ జిల్లాలో బాక్సైడ్స్ ఇనుము రాతి ఉప్పు వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి ఈ ఖనిజాలు జిల్లాలోని ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన వనరులుగా ఉన్నాయి వాతావరణ పరమైన సమస్యలు కూడా ఉన్నాయి కాకినాడ జిల్లాలోని కాలుష్యం వర్షాకాలంలో వరదలు ఎండాకాలంలో ఎండలు వంటి కొన్ని వాతావరణ పరమైన సమస్యలు ఉన్నాయి జిల్లాలోని నదులు కాలుష్యం కారణంగా క్రమంగా కలుషితం అయిపోతుంది పారిశ్రామిక వ్యర్ధాలు వ్యవసాయ వ్యర్ధాలు ఇంకా నివాస వ్యర్ధాలు నదులను చాలా కలుషితం చేస్తుంది ఈ కలుష్యం కాలుష్యం వల్ల నీటి నాణ్యత చాలా తగ్గిపోతుంది అవి జీవ జల జీవలను జీవాలకు చాలా హాని కలిగిస్తుంది పారిశుద్ధ సంబంధ మార్పులు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ సంబంధ మార్పులు కనిపిస్తున్నాయి మున్సిపాలిటీలు చెత్తను తీసుకువెళ్లడానికి మరియు పరిసరాలను శుభ్రపరచడానికి చాలా కృషి చేస్తున్నారు ఇంకా చాలామంది ప్రజలు చెత్తను పారవేయడంలో పరిస్థితులు మెరుగుపర పడాలని కోరుకుంటున్నారు మున్సిపాలిటి యొక్క పాత్ర చాలా ఉంది మున్సిపాలిటీలు నదులు మరియు చెరువులను శుభ్రపరచడానికి చెత్తను తీసుకువెళ్లడానికి కి మరియు పరిసరాలను పరిరక్షించడానికి కృషి చేస్తున్నాయి ఇంకా చాలామంది ప్రజలు మున్సిపాలిటీల నుండి మరింత చర్యను కోరుకుంటున్నారు కాకినాడ జిల్లాలోని సహజ వనరులను కాపాడటానికి మరియు వాతావరణ పరమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరియు అందరూ కలిసి పనిచేయాలి